హలో హలో హలో చెప్ప చెప్పండి మీ దగ్గర ఓకే

అవునా ఓకే అవునా నాకు మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నా ఐటెమ్స్ ఏంటేంటి ఉన్నాయో మాకొకసారి చెప్తారా అండీ ఓకే టొమాటొ ఎంతండి ఓకే క్యారెట్ ఓకే ఇంకేంటి ఉన్నాయి మేడం ఓకే అవునా ఓకే నాకు మీ దగ్గర ఉన్నవన్నీ మాకు ఒక కేజీ కేజీ కావాలి కానీ డిస్కౌంట్ అనేది ఇస్తారండి ఎంతో కొంత అవునా ఓకే బాగుందండి ఆఫరు అలా అయితే నాకు మీ దగ్గర ఐటమ్స అన్నీ ఓక కేజీ కేజీ కేజీ ఇవ్వండి ఒకవేళ మాకు నిజంగా ఒకవేళ మీరు ఇచ్చిన ఐటెమ్స అన్నీ ఫ్రెషే అయితే మాత్రం మాకొంచెం ఫంక్షన్ ఉందండి ఒకటి బారసాల మా బాబుది దానికి మీకే చెప్ మీ దగ్గరే తీసుకుంటామండి ఓకేనా ఓకే పంపించండి పంపించండి కానీ నాకు క్యారెట్ అనేది డ్యామేజ్ లేకుండా చిన్న చిన్న రఫ్లు కూడా లేకుండా మంచిగా నీట్గా ఉండేవి కావాలండి బాబుకి పెట్టడానికి ఓకే మేడం అలా అయితే అది మా అన్నీ కేజీ కేజీ ఇవ్వండి క్యారెట్ మాత్రం త్రీ కేజీస్ ఇవ్వండి ఓకే అండి తీసుకుంటామండి పంపించ్చేయండి ఇచ్చేయండి రెడ్గా ఉండే టోమాటోస్ పంపించండి ఓకే

ఓకే అండి పంపించండి ఓకే థ్యాంక్ యూ